నేను తరచుగా టూర్లకు వెళుతూ ఉంటాను నాకు ఇష్టమైన పర్యాటక ప్రదేశం వచ్చేసి అనుపు అక్కడ అనుపు చాలా చూడ మంచి ఆనందంగా ఆహ్లాదకరమైన ప్రదేశంలా అనిపిస్తుంది ఎప్పుడు వెళ్ళినా కూడా చాలా ప్రశాంతంగా చల్లగా కూల్గా బాగా ఉంటుంది అక్కడ వాటర్లో కాళ్ళు పెట్టి అక్కడ మెట్ల మీద కూర్చోవడం అనేది చాలా బాగా ఉంటుంది అక్కడికి చేపలు కూడా మెట్లు దగ్గరికి వస్తూ ఉంటాయి అలా అక్కడ దగ్గర ఉన్న పడవలు కానీ లాంచీలు కానివ్వండి అక్కడ నుంచి నాగార్జున సాగర్ మ్యూజియం దగ్గరకి వెళ్ళడం కానివ్వండి చాలా ఉపయోగకరంగా ఒక మంచి అప్పటి పూర్వికులు ఎలా ఉన్నారు అని వాళ్ళ ఆనవాళ్లు అప్పటి చారిత్రాత్మక కథలు అనేవి ఆ మ్యూజియంలో రాసి అక్కడ పూర్వీకులను వాళ్ళు ఏ పదార్ధాలు ఏం చేసారు అనేది వాళ్ళకి సంబంధించిన ఆనవాళ్లు ఇప్పటికీ అక్కడే ఉండటం వల్ల ఆ మ్యూజియం చూసినట్టుగా ఉంటుంది అక్కడ విల్లేజ్ దగ్గర ఆ ఏరియా కూడా అక్కడ నుంచి ఒక టౌన్లాగా చాలా దూరం వెళ్తూ ఉంటుంది చుట్టుపక్కల ఓపెన్ ప్లేస్ పార్కింగ్ ఏరియా చాలా ఒక ఒకొక్క రుజువు కూడా ఉంటుంది చాలా మంచిగా ఎన్నిసార్లు వెళ్ళినా అక్కడే ఉండాలని ఎక్కువసేపు అక్కడే గడపాలని మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అనిపిస్తున్నాయి చాలా ఇంటరెస్ట్ అయిన ప్రదేశం